అప్పుడే పుట్టిన పసిపిల్లలని ఎలా చూసుకోవాలంటే ఆ పిల్లలు కడుపులో ఎంతైతే జాగ్రత్తగా ఉంటారో ఏ విధంగా ఉంటారో అదే విధంగా బయట ప్రపంచానికి వచ్చిన తర్వాత కడుపులో ఎంత వెచ్చగా ఉంటారో అదే వేడిగా ఉండేలాగా చూసుకోవాలి అదే విధంగా వాళ్ళు విసర్జించిన మూత్రాన్ని ఎప్పుడు శుభ్రం చేసి చేయకుండా అదే ఉంచకుండా అలాగే శుభ్రంగా వాళ్ళని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తు వాళ్ళ ఆకలి తీరేలాగా వాళ్ళకి ఏ టైంలో ఏంటి ఇవ్వాలి ఏ టైంలో ఏంటి పెట్టాలి ఏ విధంగా పెట్టాలి వాళ్ళకి నొప్పి కలగకుండా ఎలా చూసుకోవాలి ఆ విధంగా చూసుకోవాలి అదేవిధంగా వాళ్ళకి ఏ బాధ వచ్చిన వాళ్ళు చెప్పలేరు కాబట్టి వాళ్ళని కంటికి రెప్పలాగా దగ్గర ఉండి ఎలా ఉన్నారు ఏంటి అసలు కన్నుమూయకుండా అతను వాళ్ళని చూసుకుంటు ఉండాలి వాళ్ళు నిద్రపోతున్న సరే వాళ్ళ పక్కన ఏమైన వచ్చే పా పురుగులు చీమలు గట్రా ఏమైన్న వస్తున్నాయా ఏంటి అవన్నీ చూసుకోవాలి అదే విధంగా వాళ్ళని ఏ విధంగా చూసుకోవాలి అనేది పిల్లల డాక్టర్ను అడిగి ఒకసారి వా పిల్లల డాక్టర్కు చూపించి ఏమైన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయా వాళ్ళ శరీరంలో ఏమైన్న బాధలు ఉన్నాయా ఏమైన్న ప్రాబ్లమ్స్ ఉంటే ఒకసారి చూపించుకొని సరి చేసి దాని తర్వాత ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి అదేవిధంగా వాళ్ళని వాళ్ళకి పెట్టే ఆహారం ఏంటంటే మొదటిగా ఆరునెలల వరకు తల్లిపాలు అనేవి పట్టాలి ఎటువంటి పాలు పట్టకుండా తల్లిపాలు మాత్రమే పట్టాలి తల్లిపాలు అందుబాటులో లేనప్పుడు డాక్టరు ఇచ్చే పౌడరు లేదా అతను ఇచ్చే సజెషన్ బట్టి వాళ్ళకి పాలు అనేవి తయారు చేసి పట్టాలి అదేవిధంగా తర్వాత మూడు నెలలో సెరిల్యాక్ వాళ్ళు కొంచం ఎదుగడానికి ఆకలి తీరడానికి సెరిల్యాక్ అనేది పెట్టాలి అది మనం ఇంట్లో తయారుచేసుకున్న బియ్యపు పిండి పప్పులతో అయినాతయారు చేసుకోవచ్చు లేదా డాక్టర్గారు ఇచ్చిన పౌడరు లేదా వాళ్ళు చెప్పే ఏదైన్న సెరిల్యాక్ మనం వాడవచ్చు అదే విధంగా తరువాత మూడో నెలలో అన్నప్రాసనం అనేది చేసి అన్నం పెడతాము చారుతో అన్నము అదే విధంగా పప్పు క్యారెట్ బీట్రూటు ఇలాంటి వాటితో రైస్ అనేది పిల్లలకు పెట్టవచ్చు అది మెత్తగా చేసి వాళ్ళు మింగే విధంగా పెట్టాలి వాళ్ళు ఏ ఎంత క్వాంటిటీలో తినగలరు అనేది మాత్రమే చూసి పెట్టాలి వాళ్ళు తినలేనంత వాళ్ళు ఇబ్బంది పడేలాగా పెట్టకూడదు మొదటి సంవత్సరంలో ఈ విధంగా తిండి పెట్టడం వల్ల పిల్లలకు ఇటువంటి ఇబ్బందులు లేకుండా సరైన క్రమంలో ఎదుగుతారు వాళ్ళకి తగిన పోషకాలు కూడా అందించాలి పళ్ళు రసాలు అవి కూడా పెట్టవచ్చు కూలింగు అలాంటివి దగ్గరికి రాకుండా ఎక్కువగా పాలు మాత్రమే అందించాలి ఆ విధంగా పిల్లలకు ఒక సంవత్సర కాలంలో ఆహార క్రమం ఈ విధంగా చేస్తే వాళ్ళ ఆరోగ్యం ఎంతగానో బాగుంటుంది